నమస్కారం ప్రిన్సిపాల్ గారు శుభోదయం మీరు నన్ను పిలిచిన విషయం తెలుసుకోవచ్చా అవును ప్రిన్సిపాల్ గారు నేను కూడా మీతో ఆ విషయం గురించి మాట్లాడుదాము అనుకుంటున్నాను విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కానీ మనం అనుకున్న విధముగా పాఠ్య ప్రణాళికను అమలు అమలు చేయలేకపోయాము మనం అనుకున్న విధముగా ఈ విద్యా సంవత్సరములో స్కూలు పని దినములు అమలుపరచలేకపోయాము దానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులు అని చెప్పుకోవాలి అదే విధముగా ఉపాధ్యాయుల యొక్క గైర్హాజరు కూడా దీనికి కారణం అలాగే ప్రిన్సిపాల్ గారు మీరు సూచించిన విధముగానే మనం ఒక కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సి ఉంది దానికి తగిన విధముగా ఏర్పాట్లను నేను స్వయంగా చూసుకుంటాను మీరు చెప్పిన విధంగానే చేస్తాము ప్రిన్సిపాల్ గారు ఏవైతే కీలక పాఠ్యాంశాలు ఉన్నాయో వాటిని ముందుగా పూర్తి చేసి ఆ తరువాత వారాంతర పరీక్షలు పెడదాము